హలో నా పేరు జ్యోష్నా అండి మేము నంద్యాల జిల్లా నుంచి మాట్లాడుతున్నామండి నాకు ఈ షహార అంటే చాలా చాలా బాగా నచ్చిందని అందుకని నేను బయట కొందామనుకుంటే కాస్ట్లీ అయితే చాలా చాలా బా ఎక్కువగా ఉందండి అందుకని మా ఫ్రెండ్స్ని అడిగాను ఇట్లా నాకు షహర అంటే చాలా బావుంది కానీ బయట చూస్తే చాలా కాస్ట్లీ ఉంది

క్వాలిటీ బాగుంటుంది అలాగనే డిస్కౌంట్ కూడా చాలా ఎక్కువగా ఇస్తారు అని చెప్పారండి అలాగని మా ఫ్రెండ్స్ చెప్పారని అలాగా నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశానండి అమెజాన్లో అమెజాన్ గురించి సర్చ్ చే సెర్చ్ చేశాను పాజిటివ్గా కామెంట్స్ వచ్చాయి అలాగనే రేటింగ్ కూడా చాలా చాలా బాగుంది అందుకని మా ఫ్రెండ్స్ చెప్పారని అలాగనేే వెబ్సైట్లో కూడా చూశాను చాలా బాగుంది కదా అని నేను షహార ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టిన ఒక వన్ వీక్కే నా ఆర్డర్ వచ్చిందండి నా ప్రోడక్ట్ ఓపెన్ చేసే చూసే నా ప్రజెక్ట్ ప్రోడక్ట్ చాలా చాలా బాగుందండి అలాగనే నేను ఎలా అనుకున్నాను అలాగే వచ్చింది ఇష్టమైన కలరే వచ్చింది డిస్కౌంట్ కూడా ఎక్కువగా ఇచ్చారు నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి అలా అమె ఫస్ట్ ఆర్డర్ బాగ వచ్చింది కదా అని సెకండ్ ఆర్డర్ పెట్టానండి నా కుతురు జోషి కోసం పెట్టానండి నా కూతుతిరికి ఆ డ్రస్ చాలా చాలా బాగా నచ్చింది అందుకని నేను అమెజాన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి ఆర్డర్ పెట్టుంటే ఏమి జరిగిందంటే ఈసారి ప్రోడక్ట్ అనేది కొంచెం లేటుగా వచ్చిందండి అలాగనే కలర్ ఒకటి ఆర్డర్ పెట్టుంటే ఇంకొకటి ఆర్డర్ పెట్ వచ్చిందండి ఇంకా సైజ్ కూడా వచ్చేసి ఎక్సెల్ పెట్టుంటే డబుల్ ఎక్సెల్ వచ్చిందండి నాకైతే అస్సలు నచ్చలేదండి ఫస్ట్ ప్రోడక్ట్ ఏమో అంత బా వచ్చింది సెకండ్ ప్రోడక్ట్ అయితే ఎలా జరిగిందండి ఇంకా మా నా కూతురు జోషి జోషి అయితే చాలా బాధ పడిందండి అస్సలకి ఇలా ఎక్స్పీరియన్స్ చే చెయ్యాలని చేస్తానని అస్సలు అనుకోలేదండి